మా ప్రాంతం పేరు తెలంగాణా రాష్ట్రం దీని ఈయొక్క దక్కన్ సామ్రాజ్యం లోపల భాగం దీన్ని చాలామంది రాజులు పరిపాలించడం జరిగింది మొదటగా శాతవాహనులు ఇక్ష్వాకులు మరియు విష్ణుకుండినులు వేములవాడ చాళుక్యులు ముదిగొండ చాళుక్యులు కాకతీయులు రేచర్ల పద్మనాయకులు కుతుబ్ షాహీలు అసఫ్ జాహీలు సాలార్జంగ్ ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళ యొక్క పాలన లోపల మా యొక్క తెలంగాణా రాష్ట్రం ప్రభావితం జరగడం జరిగింది శాతవాహనులు మొట్టమొదటగా తెలంగాణా సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది వాళ్ళ లోపల గౌతమపుత్ర శాతకర్ణి నాగనిక గౌతమ బాలశ్రీ వీళ్ళందరూ రెండో పులోమావి అదే విధంగా మన యొక్క కాకతీయలు లోపల రేచర్ల రుద్రుడు రుద్రమాదేవి గోన గన్నారెడ్డి మరియు అసఫ్ జాహీల లోపల సాలర్జంగ్ వన్ సాలర్జంగ్ టూ మీర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ యొక్క చివరి రాజు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ తెలంగాణా సామ్రాజ్యాన్ని ఎక్కువగా పాలించడం జరిగింది తనే నిజాం నిజాం రాజుగా ప్రభావితం జరిగి ప్రభావితం కావడం జరిగింది ఎప్పుడైతే తెలంగాణా తెలంగాణా ఆంధ్రా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు తెలంగాణా రాష్ట్రం చాలా అప్పులు కుప్పలు లోపల మిగిలిపోవడం జరిగింది దానికీ దాని నుండి విముక్తి కావడానికి విముక్తి చేయడానికి సాలర్జంగ్ తన యొక్క సంస్కరణలు చేపట్టడం జరిగింది నిజాం ఉల్ ముల్క్ మొదటగా నిజాం సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఇతనికి చిన్ కిలిచ్ ఖాన్ అనే ఒక బిరుదు కూడా కలదు ఇతను షెక్కర్ ఖేడా యుద్ధం లోపల ముబారిచ్ ఖాన్ను ఓడించి అసఫ్ జాహీ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది కర్నూలు యుద్ధంలో పర్షియా రాజు నాదిర్ షా మొగల్ సైన్యాన్ని ఓడించగా నాదిర్ షాకు మొగల్స్కు మధ్య శాంతి ఒప్పందం కుదిర్చడంతో నిజాం ఉల్ ముల్క్ కీలక పాత్ర పోషించడం జరిగింది ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్ రెండో కుమారుడే నాజర్ జంగ్ ఇతను దక్కిన్ సుబేదార్ దక్కన్ సుబేదార్గా నియమించడం జరుగుతుంది అదే విధంగా తరువాత ముజాఫర్ జంగ్ ఈ యొక్క ముజాఫర్ జంగ్ డ్యూప్లేక్స్ యొక్క సహాయంతో ముజాఫర్ జంగ్ నవాబ్గా కావడం జరుగుతుంది ఈయొక్క నాజర్ జంగ్ని వీళ్ళు డ్యూప్లేక్స్ కలిసి హత మార్చిన తరువాత ఈయొక్క ముజాఫర్ జంగ్ తన యొక్క రాజ్యాన్ని కైవసం చేసుకోవడం జరుగుతుంది ఇంకా సలాబర్త్ జంగ్ ఇతను బొబ్బిలి యుద్ధం మరియు చెందుర్తి యుద్ధం లోపల భాగం కావడం జరిగింది నిజాం అలీ ఖాన్ నిజాం అలీ ఖాన్ ఇతన్ని రెండవ అసఫ్ జంగ్ కూడా పిలవడం జరుగుతుంది ఇతను రాజధానిని నిజాం యొక్క రాజధాని ఔరంగాబాద్ నుండి హైదరాబాదుకు మరల్చడం జరిగింది ఇతను సై లార్డ్ విల్లస్లీలో లార్డ్ విల్లస్లీతో సైన్య సహకారం ఒప్పందం చేసుకున్నటువంటి మొదటి రాజు నిజాం అలీ ఖాన్గా నిజాం అలీ ఖాన్ అని చెప్పవచ్చును అదే విధంగా ఫ్రెంచ్ అధికారి ఫ్రెంచ్ అధికారి రేమాండ్ సహాయంతో నిజాం ఆలీ గన్ఫౌండ్రీని ఏర్పాటు చేయడం జరిగింది తరువాత సికిందర్ జా ఇతని దో ఇతని యొక్క పేరు మీన్నే సికింద్రాబాద్ యొక్కని ప్రాంత హైదరాబాద్ లోపల ప్రముఖ ప్రాంతమైనటువంటి సికింద్రాబాద్కి పేరు మీద రావడం జరిగింది ఇతను పామర్ అనియు పామర్ యొక్క కంపెనీ దగ్గర అరవై లక్షల అప్పు తీసుకోవడం జరిగింది ఈ యొక్క అరవై లక్షల అప్పు వల్ల బీరార్ బీరార్ మరియు బీరార్ మరియు వహబీ యుద్ధం జరిగింది బీరార్ ఒప్పందం లోపల తన యొక్క నసీరుద్దౌలా తన యొక్క ప్రాంతాలని బ్రిటీష్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది దీని ద్వారా అప్పుల కుప్పల లోపల మునిగిపోయిన నిజాం సామ్రాజ్యాన్ని రక్షించడానికి నిజాం సామ్రాజ్యాన్ని రక్షించడానికి స అఫ్జలుద్దౌలా తన యొక్క ప్రియమిత్రుడు అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ మరియు మీర్ మహబూబ్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి వైస్రాయ్గా లార్డ్ రిప్పన్ యొక్క నిజాం మ మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క కాలం లోపల జరిగింది ఇతని కాలంలోనే చాందా రైల్వే సంఘటన జరిగింది ఈ యొక్క చాందా రైల్వే సంఘటన ద్వారా వాడి నుండి హైదరాబాద్ వరకు మొదటగా రైల్ రైల్ యొక్క రైలు రైలు పట్టాలను నిర్మించడం జరిగింది ఇతనే రెండవ రెండవ సాలార్జంగ్ రాజ భాషగా పర్షియన్ భాష స్థానం లోపల ఉర్దూ భాషని తీసుకురావడం జరిగింది ఈ యొక్క నిజాం సంస్కరణలలోపల ఈ యొక్క ఎన్నో డ్యాంలు మరియు బ్రిడ్జులు నిర్మించడం జరిగింది ఈ యొక్క మీర్ మన యొక్క నిజాం సామ్రాజ్యంలో నిజాం సామ్రాజ్యం యొక్క చివరి రాజు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇతను

ఇతనిని శాసన వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థను వేరు చేసినటువంటి ఘనత మీర్ మా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు దక్కడం జరుగుతుంది భారతదేశం మొత్తం లోపల శాసన వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను వేరుచేసిన మొట్టమొదటి సంస్థానం హైదరాబాద్ సంస్థానం ఇతను కొన్ని ప్రాంతాలని సుభాలుగా విభజించడం జరిగింది సుభాలుగా విభజించి తన యొక్క ప్రా తన యొక్క పాలనను సులభం చేసుకోవడం జరిగింది అదే విధంగా నీటిపారుదల లోపల ఉస్మాన్ సాగర్ గండిపేట హిమాయత్ సాగర్ ఇలాంటి చాలా సంస్కరణలు చేయడం ద్వారా హైదరాబాద్ లోపల చాలా ప్రభావితం చూపించడం జరిగింది అదే విధంగా హైదరాబాద్ లోపల ప్రా పారిశ్రామీకరణ హైదరాబాద్ యొక్క హైదరాబాద్ లోపల డెక్కన్ మైనింగ్ కంపెనీని లండన్ కేంద్రంగా మరియు పంతొమ్మిది వందల ఎనిమిదిలో సింగరేణి బొగ్గు గనులను అదిలాబాద్లోని సాస్తి సావోనీ బొగ్గు గనులను ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై లోపల నిజాం ప్రభుత్వం సింగరేణి కాలరీస్ క కంపెనీని స్థాపించడం జరిగింది

అదే విధంగా బ్యాంకింగ్ వ్యవస్థలు మీర్ మహబూబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ యొక్క ముఖ్య శాఖ హైదరాబాద్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఈ బ్యాంకు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారి హైదరాబాద్ ప్రభుత్వ బ్యాంకుగా పనిచేసింది

దీని ద్వారా హైదరాబాద్ సంస్థానం లోపల బ్యాంకింగ్ సెక్టార్ని ఈయొక్క నిజాం రాజులు పరిపా నిజాం రాజులు తీసుకురావడం జరిగింది

అదే విధంగా భారత్ హైదరాబాద్ సంస్థానం లోపల విద్యకి ఎక్కువగా ప్రాము ప్రాముఖ్యత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇవ్వడం జరిగింది దాని లోపల ఉస్మానియా యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ సిటీ కాలేజ్ ఇవన్నీ నిర్మించడం నిర్మించి విద్యార్థుల లోపల నైతిక భావాలను మరియు విద్య పట్ల దృక్పథాలను తీసుకురావడం జరిగింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన యొక్క తన యొక్క సా తన యొక్క సామ్రాజ్యం లోపల రజాకార్ సైన్యాన్ని పెట్టుకొని హిందూ సంస్ సంస్కృతి సాంప్రదాయాలను తన యొక్క పాలన లోపల అణచివేయడం జరిగింది రజాకర్లు ఎక్కడున్నా సరే హిందుత్వ భావాన్ని వ్యతిరేకించి హిందువులను ఎప్పుడు అణగదొక్కే ప్రయత్నం చేసేవారు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మాత్రం దాని యొక్క తన యొక్క ఆ ఆర్థికపరంగా రాష్ట్రాన్ని బాగుచేయాలనే ఉద్దేశంతోని ఎప్పుడు కూడా సంస్కరణలు చేపడుతూ ఉండేవారు దీని ద్వారా హైదరాబాద్ లోపల చ విద్యార్థుల విద్యార్థుల కోసం తన యొక్క శిక్షణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ సిటీ కాలేజ్ లోపల విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది

సదర్ ఉల్ మహతిన్ కొత్వాల్ అనే అధికారిని నియమించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై లోపల పోలీస్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ రాష్ట్రం లోపల

మొదటి న్యాయశాఖ మంత్రిగా నవాబ్ బషీరుద్దౌలాను నియమించడం జరిగింది జిల్లా స్థాయి లోపల సివిల్ కేసుల కొరకు మున్సిబ్ క్రిమినల్ కేసులకు మీర్ అదాలత్లు నియమించడం జరిగింది దివానీ అదలత్ అనగా సివిల్ కోర్టు ఫౌజ్దారి అదలత్ అనగా క్రిమినల్ కోర్టుగా వ్యవహరిస్తూ ఉండేవారు అది నిజాం సామ్రాజ్యం లోపల

దీని ద్వారా మరియు ప్రభు ప్రభువుల యొక్క కుమారుల కోసం మదర్సా ఇ ఆలియా ద్వారా తన యొక్క ప్రభువుల యొక్క పిల్లల కొరకు సపరేటుగా వాళ్ళకి

దీని ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యం లోపల బ్రిటిష్ రూపాయి కంటే పదిహేను పర్సెంట్ తక్కువ విలువ మన యొక్క హలీ సిక్కా అని ఉండేది దీన్ని హలీ సిక్క చలామణికై హైదరాబాద్ లోపల కేంద్ర ద్రవ్య ముద్రణా ముద్రణాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది